నేను చేతితో తయారు చేసిన వస్తువులు కార్డులు ఎంతో మందికి గిఫ్ట్గా ఇచ్చాను దీనికి మరీ ఎంతో ప్రాముఖ్యతగా ఉంటుంది చాలామంది చేతితో తయారుచేసిన వస్తువులను ఇష్టపడతారు ఈ చేతితో వస్తు వస్తువు చేతితో తయారు చేసిన వస్తువులు పాతకాలంలో ఎంతోమంది బాగా ఇష్టపడి కొనుక్కునేవారు అప్పుడు ఇవే మార్కెట్లలో అమ్మేవారు కానీ ఇప్పుడు ఈ చేతితో తయారు చేసిన వస్తువులకి

వాళ్ళ పెళ్ళి ఆనివర్స్లకి వాళ్ళు గిఫ్ట్గా ఇస్తారు ఈ చేతితో తయారు చేసే వస్తువులు ఎంతో బాగా మంచిగా ఎంతో మంచి కలర్లతో ఎంతో మంచి క్రియేటివిటీతో తయారు చేస్తారు చాలా టైం చాలా సమయం తీసుకుంటుంది చేతితో తయారు చేసే వస్తువులకి కానీ అయినా వీళ్ళు ఎంతో మంచిగా తయారు చేస్తారు ఈ చేతితో తయారు చేసే వస్తువులు వేరే వాళ్ళకు ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ వాళ్ళ పుట్టినరోజుకానీ మ్యారేజ్ డే కానీ వర్ధంతి కానీ ఎటువంటి రోజైనా సరే ఈ ఈ చేతితో తయారు చేసిన వస్తువులకి చాలా డిమాండ్గా ఇస్తారు ఇప్పుడు చేతితో తయారు చేసే వస్తువులు కుండలు ఫాల్స్ పెయింటింగ్ లాంటివి లేకపోతే కీ చైన్ లాంటివి బ్రేస్లైట్ లాంటివి

చేతితో తయారు చేసే వస్తువులు చాలా నేచురల్గా చాలా ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా మంచిగా ఉంటాయి దీంట్లో ఎంతో ప్రేమ నింపి ఉంటుంది అందుకే దాన్ని చాలా సెంటిమెంట్గా చూసుకుంటారు ఈ చేతితో వస్తువులు ఎంతో చాలా కొంతమంది చాలా చౌకగా అమ్ముతారు కొన్ని కొన్ని చాలా ఖరీదుగా అమ్ముతారు కొన్ని కొంతమంది చేతితో వసూలు కొన్ని చీరలు కూడా తయారు చేస్తారు వాళ్ళు చేనేత కార్మికులు అంటారు ఈ చేతితో వస్తువులు చేతితో తయారు చేసే వస్తువులు కొంతమంది విరిగిపోయిన వస్తువులను కూడా ఒక రకంగా మంచి దగ్గరకు చేసి ఒక మంచి ఆకారంలో చేసి దాన్ని రంగులు వేసి మంచి మంచి షేప్లో తయారు చేసి దానికి ఒక మీనింగ్స్ సృష్టిస్తారు ఈ రకం ఇప్పుడు ఈ కాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది దీన్ని ఒక మంచి టూర్ ఇలాంటివి చేతితో తయారు చేసి మంచిగా పెడితే దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్లా కూడా చేయచ్చు కానీ ఈ చేతితో చేసే వస్తువులు ఎంతోమందికి చాలా ఇష్టంగా కూడా ఉంటుంది

ఈ వస్తువులకి ఎంతో మంది ఆకర్షితులు అవుతారు ఈ వస్తువులు గాజులు అయినా సరే ఆడపిల్లలు గాజులు బాగా ఈ చేతితో తయారు చేసే గాజులు ఉంటాయి కొన్ని ఈ గాజులకి చాలా ఎంతో ఖరీదు ఉన్న కానీ చాలా మంచి క్వాలిటీగో మంచిగా ఉంటాయి ఈ వస్తువులకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది